నమస్తే మేడం దీపావళి ఆఫర్లు ఉన్నాయన్నారు ఆఫర్స్ ఉన్నాయా ఓకే మేడం షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ చూపించరా ఆఫీస్కి షర్ట్స్ చూపించండి మేడం ఫార్మల్లో చూపించండి ఫుల్ హ్యాండ్స్ మేడం బ్లాక్ వద్దు బ్లూ కలర్ కాని వైట్ కాని ఉంటే చూపించరా సేమ్ మోడల్ అందులోనే చూపించండి ఓకే ఓకే ఓకే మేడం ఓకే బ్లూ ఉంచండి వైట్ వద్దు బ్లూ చాలు అండ్ నెక్స్ట్ కుర్తాస్ చూపించరా టాప్ లెగ్గిన్స్ ఫార్మల్ వేర్ అన్నీ ఫార్మల్ వేర్లోనే చూపించండి జస్ట్ కుర్తాస్ ఓన్లీ కుర్తాస్ చూపించండి ఫుల్ హ్యాండ్స్ మేడం ఇవి షార్ట్ హ్యాండ్స్ వద్దు ఫుల్ హ్యాండ్స్లో చూపించండి ఇలా సేమ్ ప్లేయిన్లో ఉండాలి మేడం ఇలా వద్దు కొంచెం డిజైన్గా ఉంది జస్ట్ ప్లేయిన్లోనే కావాలి ఓకే మేడం ఇంకా కలర్స్ చూపించండి ఈ టైప్లో అయితే ఓకే బ్లాక్ తీయండి మేడం ఓకే అండ్ ఇది కూడా పక్కనుంచి జీన్స్ మీద జీన్స్ మీద టాప్స్ ఉన్నాయా మేడం అండ్ ఇవన్నీ ట్రైల్స్ ట్రయిల్ రూమ్ ఉందా ఇక్కడ ఓకే ఓకే

ఓకే జీన్స్ మీద టాప్స్లో షార్ట్ హ్యాండ్స్ ఓకే షార్ట్వే చూపించండి షార్ట్లో ఈ టైపే ఉందా ఇంకేమైనా టైపు ఉందా ఈ టైపు మిగతావి చూపించరా ఈ టైప్ కాకుండా ఓకే ఇప్పుడు మొత్తం ఆఫర్లున్నాయా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఓకే ఆ టాప్ చూపించండి రెడ్ కలర్ ఉంది ఫుల్ కుర్తా ఓకే ఓకే సరే ఇది కూడా ఒకటి ఉంచండి అండ్ టీ షార్ట్స్ కూడా చూపించండి సైజు ఎల్ ఎల్ ఓకే అండి ఎల్ చూపించండి ఓకే అండి ఓకే ఆఫీస్కి ఓకేనండి ఫార్మల్స్ బాగానే ఉంటాయా ఓకే ఓకే దీంట్లో వైట్ కలర్ చూపించండి ఓకే ఓకే చాలండి ఇవి మొత్తం ఇంకా జస్ట్ ఓకే బిల్ ఎక్కడనుండి మేము ట్రయిల్ రూమ్ ఒకసారి ట్రై చేసేసి బిల్ వేపిద్దాం అండి ఓకే అండి ఈ టాప్స్ ఇవ్వండి నేను ట్రయిల్ చేసి వస్తాను అయితే ఇవి ఓకే ఇవి ఓకే మేడం ఇవి ప్యాక్ చేసేయండి

ఓకే ఎంత మేడం బిల్ ఓకే మేడం ఓకే ఫోన్పే చేస్తాను మేడం నేను ఓకే అండి థ్యాంక్ యూ ఓకే మళ్ళీ ఎప్పుడు ఆఫర్స్ పెడతారు దీపావళి తరువాత

మళ్ళీ నెక్స్ట్ టైం వస్తామండి అయితే ఓకే అండి నెక్స్ట్ టైం వస్తాము